పదివేల ఐదువందల పదిహేను తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేల మూడువందల డెబ్భై ఐదు ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై ఒకటి ఐదు వేల మూడు వందల ఇరవై ఒక్క రూపాయి ఏడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది